మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకోవాలి సరౌండింగ్స్ని క్లీన్గా లేకపోతే ఏంటంటే దుమ్ము ధూళీ బురద నీరు మట్టి చెట్లు పొదలు ఇవన్నీ ఉంటే ఏమైద్ది అంటే దాని మీద దోమలు వచ్చి వాలి దాని నుంచి అది అక్కడ ఎగ్ కోడిగుడ్లు పెట్టి అక్కడ పిల్లల్ని చేసి అవి వచ్చి మళ్ళీ మన ఇంట్లోనే తిరుగుతూ మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వల్ల అవి అక్కడనే వృద్ధి చెంది మన ఇంట్లోకి వచ్చి పడుకున్నపుడు కుట్టడం వల్ల మన హెల్త్ డ్యామేజ్ అయ్యిద్ది అనమాట దాన్నివల్ల మన చేసుకోవలసిన పరిస్థితి ఏందంటే ఫస్టు మనం బయట వాష్రూమ్ పోవద్దు బయట వాష్రూమ్ పోకుండా వాష్రూమ్స్ టాయిలెట్స్ యూజ్ చేయాలి దాన్ని తరవాత ఏందంటే మన సరౌండింగ్స్ క్లీన్ చేసుకోవాలి క్లీనుగా ఉంచుకోవాలి దుమ్ము కెనాల్స్ అవి ఇవి క్లీన్గా ఉంచుకోవాలి ఇళ్ళల్లో ఆల్ఔట్లు మెయిన్టేన్ చేయాలి దాని తరువాత చిన్నపిల్లలకు అయితే దోమల తెరలు ఉంటాయి అవి వాడాలి అట్లా వాడితే ఏమైద్ది అంటే దోమలు లోపలికి వచ్చి చిన్నపిల్లలను కుట్టకుండా ఉంటాయి ఆహార పదార్థాలు వ్యర్థాలు బయట వేయకూడదు అలా వేసినా సరే అక్కడ దోమలు వచ్చి ఉంటాయి దాని తరువాత ఈవెనింగ్ టైమ్లో వాటర్ ఎక్కువ వాటర్ ఉన్న ప్లేసులో దోమలు ఉంటాయి కాబట్టి మన మన చా సరౌండింగ్స్లో ఎక్కడా కాని నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే దోమలు ప్రధానంగా ఉండేది వాటర్ పైన కాబట్టి అవి అక్కడ ఉండకుండా చూసుకోవాలి అది మనం అలా చేస్తే దోమలు రాకుండా ఉంటాయి చాలా వరకు తగ్గి ఉంటాయి